ఏవండి మీ పళ్ళ దుకాణంలో ఏ ఏ రకాల పళ్ళున్నాయండి సరేనండి అలా తెలుసుకునే వచ్చాను నాకు నాకు రెండు కిలోల మామిడిపళ్ళు రెండు కిలోల దానిమ్మపళ్ళు రెండు కిలోల బొప్పాయిపళ్ళు కావాలండి ఎలా ఉంటాయి మీ దగ్గర అవు సరేనండి అందు అందుకే వచ్చాను నాకు కూడా బాగా రుచిగా తియ్యగా నాణ్యత గల పళ్ళు గురించే పండ్ల గురించే మీ దుకాణానికి వచ్చానండి నాకు అలాంటివే ఇవ్వండి ఇదేమీ అది ఎరువులూ అవీ వేసి బాగా పండిచ్చినవేమీ కాదు కదండీ ఎందుకంటే ఇప్పుడు పండ్లు చాలా బయట కెమికల్స్ అవన్నీ కలిసి వస్తన్నాయండి అలాంటివైతే ఏం కాదు కదండి అలాగే తప్పకుండా పట్టుకెల్తాను కాకపోతే మీరు ధరలు చాలా ఎక్కువగా చెప్తున్నారండి కొంచెం తగ్గించండి పట్టుకెల్తానంట్నాను కదా సరేనండి అయితే కాకపోతే కొంచం ఆ చెయ్యండి కాకపోతే కొంచెమైనా తగ్గిస్తే నాక్కూడా సంతృప్తిగా ఉంటుందని అడుగుతున్నాను ఓకే సరేనండి మూడు కూడా రెండేసి కిలోలు మూడు రకాల పండ్లు కూడా రెండేసి కిలోలుగా ప్యాక్ చెయ్యండి మీరు ధర తగ్గించినందుకు కూడా మీకు చాలా కృతజ్ఞతలండి అలాగేనండి